నేను మొదటగా కొన్న స్మార్ట్ఫోన్ నాకు చాలా బాగా అనిపిస్తుంది దాని కెమెరా నాకు చాలా నచ్చుతోంది ప్రత్యేకించి రాత్రి సమయంలో తీసిన ఫోటోలు మరియు వీడియోలు చాలా బాగుంటాయి అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంది ఒక రోజంతా ఉపయోగించినా కూడా బ్యాటరీ అస్సలు తగ్గదు